మన తెలంగాణలో విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థికి స్టడీ అనేది సేమ్ ఉండదు అంటే ప్రతీ విద్యార్థికి పక్కా చదువు అనేది పక్కా ఉండదు ఎందుకంటే మధ్య వి మంచి విద్యార్థికి విద్యను ఎంత ప్రతీ విద్యార్థికి విద్య అనేది అవసరం అని ప్రతీ ఒక్కరు ఎంకరేజ్ చేయడం చాలా అవసరం

కానీ మనం కొన్ని చూసుకుంటే లైక్ గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే కొన్ని మండలాల్లో స్కూల్స్ అస్సలే ఉండవు ఒక ఊ ప్రతీ ఊరికి స్కూల్స్ అనేవి ఉండవు వేరే స్కూల్కు వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి స్కూల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ స్కూలు ఉన్నా కూడా మండలాల్లో అందులో స్కూల్స్ టీచర్స్ బుక్స్ ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ అనేవి దొరకడం చాలా కష్టం ఇంకా ఈ ఇంకా కొన్ని మండప ఇంకా కొన్ని మండలాల్లో స్కూల్స్ని చాలా డెవలప్ చేయాలి లైక్ ప్రతి విద్యార్థికి కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఉంటాయి అసలు వాళ్ళకు స్టడీ అంటేనే ఏందో తెలియదు ఇంకా వాళ్ళకి స్టడీ అనేది దొరకదు మెయిన్గా ఇక్కడ మనకు హైదరాబాద్లో ఇక్కడైతే స్టడీ అనేది దొరుకుతుంది కానీ కొన్ని చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి అక్కడ స్కూల్స్ ఉన్నాయి కాకపోతే వాళ్ళ ఓన్లీ వాళ్ళ పేరు కోసం స్కూల్స్ మాత్రమే ఉంటాయి కానీ అస్సలు అందులో బేసిక్ స్టడీ అనేది ఉండదు టీచర్స్ అనేది త సరిగ్గా ఉండరు జీతాలు తీసుకుంటారు కానీ ఏమి చెప్పరు ఇంకా స్కాలర్షిప్స్ కొన్ని విద్యార్థులు కొందరి విద్యార్థులకు స్కాలర్షిప్స్ బుక్స్ ఇంకా బేసిక్ నెస్ససిటీని ప్రొ ప్రొవైడ్ చేయడం చాలా అవసరం ఇంకా క్వాలిటీ ఆఫ్ టీచర్స్ చాలా కావాలి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ని ఎట్లా అపాయింట్ చేయాలి చాలా అవసరం ఎందుకంటే టీచర్స్ చెప్పేది పిల్లలు చాలా వింటారు కాబట్టి మనకు క్వాలిటీ ఆఫ్ టీచర్స్ చాలా కావాలి ఇంకా లోకల్ లాంగ్వేజ్ మీడియం అంటే కొన్ని స్కూల్స్లో మన భాషలో మీడియంలో ఉండడం చాలా అవసరం మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివే స్టూడెంట్స్ని మారడం కాదు లోకల్ లాంగ్వేజెస్ మీడియం స్కూల్స్ని డెవలప్ చేయడం అవసరం ఇంకా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండదు ఒకప్పుడు పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండకపోతుండే కానీ ఇప్పుడు పేరెంట్ సపోర్ట్ అనేది చాలా అవసరం లైక్ విద్యార్థులు సక్సెస్ కావాలంటే మనకు మెయిన్గా కావాల్సింది స్టూ పేరెంట్స్ సపోర్ట్ ఇంకా వాళ్ళు చదువుకుని వాళ్ళు ఏమి చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా వాళ్ళ డ్రీమ్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండడం చాలా అవసరం కానీ ఒకప్పుడు పేరెంట్స్ సపోర్టు కూడా చాలా మందికి ఎక్కువ ఉండక పోతుండే ఇప్పుడు ఏంటంటే చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతీ ఒక్కరు ఇంట్లో చదువు అనేది చాలా అవసరం అన్నట్లు చేస్తున్నరు కానీ ఒకప్పుడు ఇంకా మెయిన్గా చెప్పాలంటే అమ్మాయిలకు స్టడీ అనేది అప్పట్లో లేకపోతుండే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఉం ఈక్వల్గా ఉండాలనే ఒక దానిపైన ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి చదువు అనేది అందిస్తున్నారు ఇంకా కొందరు అగ్రికల్చర్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్స్ ఉంటారు కొన్ని స్టూడెంట్స్ని రెగ్యులర్ అకాడమిక్స్ని చెయ్యరు ఎట్లా అంటే స్కూల్కి పంపిస్తారు కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పనులకు వాళ్ళకు చేయనిస్తారు అప్పుడు ఏంటంటే పిల్లలు స్టడీస్ పైన కాన్సెంట్రేట్ చేయలేకపోతారు సో మనం మె మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే మనం చదువుకోవాలి అంటే మెయిన్గా మనకు అందరి సపోర్ట్ ఉండాలి స్కూల్స్ మంచిగా ఉండాలి టీచర్స్ మంచిగా ఉండాలి అన్నీ మంచిగా ఉండాలి